మేము స్కూల్ కాలేజీలో డ్రాయింగ్ నేర్చుకున్నాము కళాకారులకు సహాయపడే ఏవైనా మంచి కాలేజీ కోర్సుల గురించి మరియు వాటి గురించి లక్ష్యాలు ఆశలు ఉన్నాయి వాటి వల్ల వాటిని సాధించడానికి ప్లాన్స్ అనేవి చాలా ముఖ్యంగా ఉన్నాయి ఎందుకంటే మనం కాలేజీస్కి వెళ్ళి అవి నేర్చుకొని కోర్సులు నేర్చుకొని వాటిలో నైపుణ్యం పొందడమనేది చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు అయితే అది చాలా ముఖ్యమైన పాత్రను అక్కడ పోషించడం వలన మనకు ఎంతో నైపుణ్యతను కలిగి ఉండవచ్చు